గ్రామాలల్లో సంఘాలు అంటే ఈ సంఘల ద్వారా మన ప్రభుత్వానికి సాంఘాలు ఎటువంటి హెల్ప్ చేస్తున్నాయి ప్రభుత్వం మనకీ ఈ సంఘాలకి ఆంటే ఉచ్ మహిళలకి సంబంధించిన మహిళా సంఘాలను ఏర్పాటు చేసుకుంటారు మహిళలకు వాళ్ళు వాళ్ళ శ్రమలకు అంటే పరిశ్రమలకు కానీ శ్రమలకు కానీ వాళ్ళ వృత్తులకు కానీ కావాల్సినటువంటి లోన్లు మ్యునిసిపాలిటీ నుండి వాళ్ళకు వస్తాయి అటువంటి పారిశ్రామిక వాణిజ్య అవసరాల కోసం అమౌంట్ని చెల్లిస్తారు ఇంకా మరి కొంత మందికి పరిశ్రమకు సంబంధించి కొంత చేనేత వాళ్ళకి నీటి సరఫరా ఎక్కువ అవసరం పడుతుంది అట్లాంటి వాళ్ళకి నీటి సరఫరా అందిస్తారు ప్రజా వాణి ప్రజావాణి ప్రజావాణిది కూడా ఒక మెట్టే మనకు మ్యునిసిపాలిటీ స్థాయి నుండి మనకు ఆ అందించడానికి సేవలను అందించడానికి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి మన మ్యునిసిపాలిటీకి ఆ మ్యునిసిపాలిటి నుండి మనకు ఏ విషయాన్నైనా ప్రజా ద్వా ప్రజావాణి ద్వారా అందించాలనికుంటున్నది మనకి ఇప్పుడు ఏ ఎటువంటి పరిస్థితిలోనైనా అని మనకు కాల్స్ ద్వారా ఇట్లా జరుగుతుంది అని అనేది కాల్ ద్వారా తెలుస్తుంది మ్యూనిసిపాలిటికి వాళ్ళు మనకి అట్లా అందిస్తున్నారు